హలో అదీ మాది బర్రె ఒకటి బాగలేదు దాని హెల్త్ యొక్క ప్రాబ్లం అనేది ఉన్నది అందుకని అది పాలు సరిగ్గా ఇవ్వడం లేదు అందుకని కొంచెం పతలా వస్తున్నాయి పాలు వచ్చేసి అది మా పాలు మా బర్రె కొంచెము ప్రాబ్లం ఉన్నది ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటాను అ మీరు కొంచెం ఇద్దరి వాళ్ళని ఎవరినైనా పంపిస్తే మీకు మంచి చిక్కటి పాలు పోస్తాను సరే మాకు కూడా కొంచెం అదే బర్రెలు కొంచెం లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ అవి ఫేస్ చేస్తున్నాం కాని బర్రె వేరే కొత్తది ఒకటి తీసుకుంటాము కొత్తవి తీసుకున్న తరువాత పాలు అనేటివి కొంచెం చిక్కగా పోస్తాము మళ్ళీ ఇప్పుడు ఎట్లా పతలా పోస్తున్నామో అట్లా కాకుండా కొంచెం చిక్కగా ఎక్కువ కూడా పోస్తాము పాలు నేను ఈ రెండు మూడు రోజులలో పాలు మంచిగా మంచిగా పోయిస్తాను బర్రె వస్తుంది కొత్త బర్రె వస్తుంది వచ్చిన తరువాత దాని పాలు చిక్కటివి పోస్తాం సరే మరి ఉంటా మరి